శ్రీకాకుళం జిల్లాలో చాలామంది చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు వృద్ధులు కానీయండి పిల్లలు కానీయండి అనాథ పిల్లలు కానీయండి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు ఉండడానికి ఒక ఇళ్ళు లేకుండా ఎక్కడ ఉండాలో తెలియక వాళ్ళు సమస్యను ఎదుర్కొంటున్నారు అందుకు కాను కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూడండి ఫర్ సోషల్ యాక్షన్ అండ్ ఇంటర్మింటు పవర్ యూత్ యువజన సంఘం ఉజ్వల భవిష్యత్ డెవలప్మెంటు ట్రస్ట్ ఇలాంటివి ఉంటాయి చూడండి అవి ఆ సంఘాలు ఆర్గనై ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి మనకి వృద్ధాశ్రమాలు కానీయండి పిల్లల సంరక్షణ కొరకు మళ్ళీ దత్తత గృహాలు అలాంటి తీసుకొని వాటిలో ఆ పిల్లలను అనాథలను వృద్ధులను ఉంచి వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నాయి ఆర్గనైజేషన్స్ అనేటివి అధిక సంఖ్యలో పెరుగుతున్న అనాథ పిల్లలు వృద్దులను వదిలేయడం వల్ల కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాళ్ళు నిరాశ్రయాలు కారు ఎవరు మనకు సహిత చేయూతనిస్తున్నారు అని చూస్తున్నారు మాకు ఇక్కడ అందుబాటులో చాలామంది అలానే ఉన్నారండి నేను ఎంతోమందిని చూశాను వృద్ధులను అంటే వదిలేసి వెళ్ళి పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిన వాళ్ళని కూడా చాలా చూశాను వాటిని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు కావాల్సినటువంటి వసతిని ఇస్తున్నాయి వాళ్ళకు సామాజిక సంస్థలకు కూడా మన స్వచ్ఛంద సంస్థలకు కూడా మనం ఎం ఎం ఎంతో కొంత సహాయం అందించాలి స్వయంసేవక సంఘాలు కూడా లేక కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు వృద్ధులు కానీయండి పిల్లలు కానీయండి